నేను ఇంటర్లో ఉన్నప్పుడు యోగా చేసేదాన్ని అప్పుడు ఎలా ఉండేది అంటే ఎప్పుడు కాలేజ్కి వెళ్ళి మళ్ళీ వచ్చి యోగా క్లాస్ ఉంది కదా అని కొంచెం నీరసంగా ఉండేదాన్ని కానీ యోగా చేసినప్పుడు నాకు ఏంటంటే మెంటల్గా ఏమి ఆలోచించేదాన్ని కాదు ఫిజికల్గా చాలా బాగుండేది నాకు అంటే ఫ్లెక్సిబిలిటీ అనేది వచ్చేది అంటే ఒకరోజు రెండు రోజులకని కాదు సంవత్సరం చేశాను దాన్ని బట్టి నాకు చాలా బాగా అనిపించింది అది నా ఫ్రెండ్స్ ఎప్పుడు యోగా చేయమంటే చేసేవారు కాదు వాళ్ళు నేను ఎప్పుడు చెప్పేదాన్ని యోగా చేస్తే చాలా బాగుంటుంది మనం మైండ్ ఫ్రీ అయ్యిపోవచ్చు మనకి ఏం టెన్షన్స్ ఉండవు అనే దాన్ని నేను కాని వాళ్ళు వినే వారు కాదు తర్వాత వాళ్ళే ఎందుకో చేయాలనుకున్నారు నాకు చెప్పారు ఇలా చేద్దాం అనుకుంటున్నాము అని తర్వాత నేను మంచి సలహా అన్నది ఇచ్చాను ఎప్పుడైనా యోగా స్టార్ట్ చేసే ముందు ముందు నువ్వు బలంగా ఫిక్స్ అవ్వాలి లేకపోతే మనకి చేయడానికి ఇంట్రెస్ట్ లేకపోతే మరి చేసినా మనకు ఒంటికి పట్టదు అన్ని చెప్పాను ప్రతి ఆసనం మనం వేస్తే దాంట్లో ప్రతి అర్థం ఉంటుంది అది ఏది ఊరికే చెయ్యరు అని చెప్పేదాన్ని ప్రతీ దాంట్లో మీనింగ్ ఉంటుంది అని చెప్పేదాన్ని